నాకు అన్నిట్లో కంటే ఇష్టమైన రకం వంటకాలు ఏవి అనంటే చికెన్ అనే చెప్తాను ఎందుకు అనంటే చికెన్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తుండే అప్పటి నుంచి నాకు చికెన్ అంటే చాలా ఇష్టమైపోయింది ఇంకా చెప్పాలి అనంటే నేను ఫస్ట్ వంట వండడం కూడా చికెనే చేసాను ఎందుకంటే నాకు నచ్చింది నేను చెయ్యాలి అనుకుని నేను చికెనే వంట వండాను

నాకు పెరుగు వేసిన చికెన్ కర్రీ అంటేనే చాలా నచ్చుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను గుర్తుపట్టేస్తాను అందులో పెరిగే వేసారా వేయలేదా అని అందుకని నేను మా ఇంట్లో ఎప్పుడూ నాకు నచ్చినట్లు పెరుగు ఏసే చేస్తాను ఇంకా బెండకాయ విషయానికి వస్తే బెండకాయ చాలా రకంగా చేస్తారు బెండకాయ పులుసు చేస్తారు కర్రీ చేస్తారు ఫ్రై చేస్తారు కదా అలా ఫ్రై చేస్తేనే నాకు నచ్చుతుంది అలా కాకుండా కర్రీ చేస్తారు కదా కర్రీ అసలు నాకు నచ్చదు ఇంకా పులుసు అస్సలు నచ్చదు నాకు చికెన్లో మాత్రం పెరుగు వేస్తే నచ్చుతుంది మళ్ళీ బెండకాయలు ఫ్రై చేస్తే నచ్చుతుంది ఈ రెండు మాత్రమే నేను తింటాను అది కూడా ఇలా చేస్తేనే నాకు నచ్చితే నాకు నచ్చిన విధంగా చేస్తేనే నేను తింటాను ఇలా ఈ రెండు నాకు ఇష్టమైన వంటకాలు

ఈ రెండు వంటకాలు వాళ్ళకి ఇష్టం నాకు ఇష్టం నేను ఎక్కడికి వెళ్ళినా సరే చికెన్ చేసేయాలి పూజ వచ్చింది అని చెప్పేసి అంటారు ఈ వంటకం వల్ల నాకు ఇలా పేరు వచ్చేసింది ఇలా వంటకాలు ఏవైతే ఉంటాయో అవొక గుర్తింపు ఇస్తుంది మనం తినేదాన్ని బట్టి ఇలా ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం